నేను డ్రైవర్ని ఈ కొత్త రూట్లో మనం ఎంత సమయంలో చేరగలం రోడ్ వర్క్ వల్ల ఆలస్యం అవుతుందా ఎంత టైం పడుతుందని అనుకుంటున్నారు ప్రత్యేకమైన సమాచారం కోరుకుంటాను ట్రాఫిక్ మరియు రూట్ మార్చడం వల్ల ఎంత టైం అదనంగా పడుతుందో చెప్పగలరా సాధారణంగా వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది కానీ ఈ మార్గంలో ఎంత సమయంలో వెళ్ళగలము అని అంచనా వేయగలరు మీరు వేగంగా షే చేరుకునేందుకు సూచనలు అడుగుతాను